అన్ని కళల్లోకి నాకు ఇష్టమైనది బ్యాడ్మింటన్ అండ్ కబడ్డీ వాలీబాల్ కొక్కో సంథింగ్ బట్ ఎక్కువ బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే బ్యాడ్మింటన్లో షటిల్స్తోని ఆడటం వల్ల చాలా ఎగ్జైట్మెంట్ చాలా సంతోషంగా ఆత్రుతగా ఉంటుంది దాంట్లో మనకి ఇంకా రింగ్ బాల్ రింగ్ బాల్ కూడా చాలా ఇష్టం టెన్నికాయిట్ అలాగే బ్యాడ్మింటన్ అంటే ఎక్కువ ఇష్టం వాలీబాల్ ఎందుకంటే బ్యాడ్మింటన్ పీవీ సింధు చాలా మంచిగా ఆడి మనకి మంచి పేరు తెచ్చింది కాబట్టి నాకు బ్యాడ్మింటన్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటినుంచి బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం అంత చిన్నప్పుడు రాకపోతుండే కాకపోతే కొంచెం పెద్దయ్యాక స్కూల్లో పాఠశాలలో నేర్పించడం ద్వారా కొంచెం ప్రాక్టీస్ అయ్యి అలాగే కాలేజ్లో కూడా ఆడటం జరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఆడటం వల్ల ప్రాక్టీస్ అయ్యి మంచిగా ఇంకా అది వేసవి సెలవుల్లో కూడా షటిల్ బ్యాడ్మింటన్ ఆడటం వల్ల మంచి ప్రాక్టీస్ అవుతుంది అదే టైమ్ తెలియకుండా గడిచిపోతుంది గేమ్స్ ఆడటం వల్ల కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే మనకి మంచి టైం పాస్ ఇంకా తృప్తి పీస్ ప్రశాంతత లభిస్తుంది కాబట్టి మనం బ్యాడ్మిం నే నాకయితే బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం రోజు సాయంత్రం కాలం వేళలో నేను బ్యాడ్మింటన్ ఆడుతుంటాను డైలీ సో అదంటే చిన్నప్పటినుంచి నాకు చాలా ఇష్టం కాకపోతే బయటకెళ్ళడం అటు ఇటు బయటకి తీసుకెళ్ళలే పాఠశాలలో ఎక్కువ పెట్టకపోవడం ద్వారా మనలో ఉన్న కళ బయటకి రాలే కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడే బ్యాడ్మింటన్ అనేది ఆడతాం అలాగే కాలేజ్లో కూడా ఆడుకుంటాము బ్యాడ్మింటన్ అనేది చాలా మందికి బ్యాడ్మింటన్ అనేది చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే షటిల్ కాబట్టి అది ఆడినా ఎక్సర్సైజ్ అవుతుంది ఇంకా ఇలా అలాగే దాంట్లో ఉన్న ఎక్సైట్మెంట్ ఇంకా అది ఆడడం వల్ల మనకి చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఇంకా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాటి బ్యాట్స్ కాక్ అవి కాక్ బ్యాట్స్తోని ఆడటం వల్ల మనకి చాలా సమయం తొందరగా గడిచిపోతుంది అలాగే ఇంకా ఆడాలి అన్న ఆత్రుత పెరుగుతుంది కాబట్టి దానిని ఆడడం వల్ల నాకు ఎంతో సంతోషం కలుగుతుంది చిన్నప్పటినుంచి కూడా నేను బ్యాడ్మింటన్ ఆడాలని నాకు చాలా ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది ఇష్టం ఉంటుండే ఎక్కడికెళ్ళినా ఎలాంటి గేమ్స్ ఆడినా ఫస్ట్ నేను ఆడేది బ్యాడ్మింటనే ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది ఎప్పడూ అది ఆడినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం కలుగుతుంది కాబట్టి అది బ్యాడ్మింటన్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా పాఠశాలల్లో కాలేజ్లో కూడా నాటల పోటీలు పెట్టినప్పుడు కంపల్సరీగా నేను బ్యాడ్మింటన్లో పాల్గొని దాంట్లోని దాంట్లో గిఫ్ట్ ప్రైజ్ కూడా దాన్ని ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ నాకు ప్రైజ్ కొట్టేలాగా ఆడుతాను కాబట్టి అది పెట్టడం ద్వారా కూడా చాలా మందికి ప్రాక్టీస్ అవుతుంది ఇంకా అలాగే ఎగ్జైట్మెంట్ ఇంకా చాలా విన్ అవ్వాలని ఆశ ఇంకా ముందు ముందు తరాలకి కూడా వేరే జిల్లా స్థాయికి కూడా వెళ్ళవచ్చు దానిని నేర్చుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి ఆడతాం కాబట్టి నాకు చాలా ఇష్టం అది ఆడడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటానో అండ్ హ్యాపీనె ఇంకా ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అందుకే నాకు చాలా బ్యాడ్మింటన్ అంటే నాకు చాలా ఇష్టం